పాట పాడడం అంటే కేవలం గానం మాత్రమే కాదు అది ఒక కళ దీన్ని అభ్యసించడానికి క్రమ పద్ధతిలో సాధన చేయటం ఆచరణలో పెట్టడం అవసరం పాటలు పాడే పద్ధతిని మెరుగుపరుచుకోవడానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి ఒకటి ఆధారబోధమైన సాధన శృతి తాళం పాట పాడడానికి సరిపోయే శృతిని గుర్తించి దానితో పాడటానికి అలవాటు చేసుకోవాలి శృతి బిగ్రస్తరీ లేకుండా పాటించడం మొదటి అవసరం అలంకారాలు అభ్యసించాలి సరిగమలు రాగాలు తాళాలు వంటి ఆలాపనలతో రోజు సాధన చేయాలి ఉదయాన్నే లేదా సాయంకాలం సాధనకు ఉత్తమమైనటువంటి సమయం రెండవది ఆవేేశపూరితమైన వినయం పాటల వినికిడి ప్రఖ్యాత గాయకుల గానం వినడం ద్వారా రాగాలు తాళాలు భావాల పట్ల అవగాహన పెరుగుతుంది ఆనందభైరవి పాటల వినికిడి శాస్త్రీయ సంగీతం లేదా సన్నివేశ గీతాలను తరచు వినడం ద్వారా ఆ పాటల స్వరాలు గుర్తుపెట్టుకోవచ్చు మూడవది శ్వాస నియంత్రణ శ్వాస సాధన పాటల్లో కీలకమైన అంశం శ్వాస నియంత్రణ ప్రాణాయామం లేదా దీర్ఘశ్వాస సాధన ద్వారా మీ శ్వాసను పట్టును మెరుగుపరుచుకోవచ్చు వోకల్ ఎక్సర్సైజులు రోజు పాట ప్రారంభించడానికి ముందు గొంతును వేడి చేసేటువంటి సాధనాలు చేసుకోవాలి ఐదు నాలుగవది లిరిక్స్ మీద కేంద్రీకరణ పెట్టుకోవాలి పదాల ఉచ్ఛారణ పాటల లిరిక్స్ను స్పష్టంగా భావోద్వేగంతో పాడాలి ప్రతీ పదం స్పష్టంగా వినిపించాలి భావాన్ని అర్థం చేసుకుంటూ పాట యొక్క భావం ఎమోషన్ను గ్రహించి అంతకు అనుగుణంగా పాడాలి ఐదవది ప్రయోగం చేయడం వివిధ శైలులు పాటలు పాడటం కర్ణాటక హిందుస్థాన్ పాప్ ఫోక్ మొదలైన పాటలని పాటించి మన యొక్క శైలి పరిధిని విస్తరింపజేసుకోవాలి ఇంప్రొవైజేషన్ చిన్న అలంకారాలు స్వరాలు ముడులు అర్థం చేసుకొని పాటల్లో ప్రయోగాలు చేసుకోవాలి ఆరవది గురువు మార్గదర్శనం పాటల అధ్యాపకుడి సహాయం మంచి గురువు లేదా సంగీత ఉపాధ్యాయునితో కలిసి సాధన చేయటం ద్వారా లోపాలను సరిచేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది ఏడు తరచూ సాధన చేయాలి రోజుకు కనీసం ఒకటి రెండు గంటల వరకు సాధన చేయాలి గాత్రాన్ని స్ట్రక్ చేయడానికి ఆలాపనల పెద్ద నోట్లను పాడాలి ఎనిమిదవది రికార్డింగ్ మరియు రివ్యూ మనం పాడేటువంటి పాటల్ని రికార్డ్ చేసి వాటిని పునర్పరిశీలన చేసుకొని పొరపాటును గుర్తించుకొని వాటిని సరిచేసుకోవాలి తొమ్మిదవది పాటల ఎంపిక మనకు సరిపోయే పాటలతో మొదలుపెట్టి క్రమంగా క్లిష్టమైన పాటల వైపుకు వెళ్ళాలి పదవది ఆత్మవిశ్వాసం మరియు ప్రాక్టీస్ మనకు మనమే నమ్మకంగా ఉండాలి ఏదైనా సమస్య ఎదురైన సాధనతో దానిని దాట వేయగలగాలి